క్రీడల్లో డోపింగ్ వంటి డ్రగ్స్ని ఉపయోగించడం వల్ల వారికి వచ్చే పరిమాణాల మీద ఎలాగా అవగాహన కల్పిస్తాము అంటే క్రీడాకారుల దగ్గరకు వెళ్ళి వారికి తెలియపరచడం మొట్టమొదటి విషయం ఎలాగంటే ఇప్పుడు వారి డోపింగ్ తీసుకున్న డ్రగ్స్ తీసుకున్న కొంత మేరకు వారు ఆ పోటీల్లో పాల్గొన్న కొంతసేపు వరకు ఆ డోపింగ్ డ్రగ్ బాగానే పనిచేస్తుంది కానీ ఎప్పుడైతే వారు ఆ పోటీని ముగించుకొని తిరిగి వస్తారో ఆ డోపింగ్ డ్రగ్ అనేది రివర్స్ యాక్షన్ మొదలవుతుంది అన్నమాట దాని పనితీరు తిరగబడుతుంది వారు ఎప్పుడైతే క్రీడ మొదలుపె క్రీడా అయిపోయిన తర్వాత కొన్ని నెలలు ఖాళీగా ఉంటారు ఈ డోపింగ్ డ్రగ్ అనేది వారి పైన చాలా దారుణంగా పనిచేయడం మొదలుపెడుతుంది వారి శరీరంలోని అవయవాల మీద అది దాడి చేయడం మొదలు పెడుతుంది దాని ద్వారా వారు ఎంతో బలహీనతకు గురైయి మరొకసారి ఆ క్రీడను ఆడగలరు ఆడలేరో అన్న స్థితిలోకి వెళ్ళిపోతారు కాబట్టి దీనిపైన వారికి అవగాహన లేని వారికి క్రీడాకారులకు మన దీన్ని తెలియపరచాలి దీనివల్ల ఉండే వారికి ఎఫెక్ట్లు ఏంటో తెలియజేయాలి దీనివల్లన వారు ఎంత బలహీనతకు గురి అవుతున్నారు దాని వల్ల వారు వారి యొక్క భవిష్యత్తుకి ఎంత ఇబ్బంది కలుగుతుందో మనం తెలియపరచడం ద్వారా దీన్ని మనం సమూలంగా నిర్మూలించవచ్చని నేను అనుకుంటున్నాను